విద్యలో రాణించడానికి ఆర్థిక స్థితి అడ్డంకి కాకూడదని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి మొదటగా వ్యక్తి యొక్క పట్టుదల కృషి మరియు ఏకాగ్రత అతని విజయం నిర్ణయించే ముఖ్యమైన అంశాలు ప్రస్తుత కాలంలో ప్రభుత్వ పథకాలు స్కాలర్షిప్లు ఉచిత విద్య అవకాశాలు లభించడంతో ఆర్థిక వెనుకబడి ఉన్న విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివే అవకాశం పొందుతున్నారు అలాగే స్వీయ పరిశీలన ఆన్లైన్ వనరులు గ్రంథాలయాలు సదుపాయాలు వాడుకుంటూ తక్కువ ఖర్చుతోనే మంచి విద్యను పొందవచ్చు చాలామంది ప్రముఖులు ప్రారంభదశలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్న వారి పట్టుదలతో విజయం సాధించగలిగారు కాబట్టి మనలో ఉన్న ఆత్మవిశ్వాసం కష్టపడే తత్వం మరియు నేర్చుకోవాలని కోరిక ఉంటే ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఉన్న విద్యలో రాణించవచ్చు